హలో హలో

హలో నమస్తే అండి మేడమ్ ఇది ఢిల్లీ ఇది టూరిస్ట్ గైడేనా అండి ఏమీ లేదు మేడమ్ ఒక ఫోర్ డేస్ మేము ఢిల్లీ కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ప్రత్యేకమైన ప్లేసెస్ చూడడానికి వద్దామని అనుకుంటున్నాము పర్యటన కోసం ఢిల్లీలో చూడదగ్గ ప్రదేశాలు ఏమి ఉన్నాయో చెబుతారా అంటే మార్కెట్ కాదండి ఇంపార్టెంట్ ప్లేసెస్ చెబితే చూడదగ్గ ప్రదేశాలు ఏమేమి ఉన్నాయి

చూడదగ్గ ప్రదేశాలు ఏమేమి ఉన్నాయండి ఢిల్లీలో

ఓకే

ఇంకా ఏమిటి అంటే మాకు ఇక్కడ వీధి బజారులు ఉంటాయి కదండి వీధిలో అమ్మకాలు అవి అట్లాంటివి ఏమైనా ఉన్నాయా ఎందుకు అంటే

ఓకే అండి హ

అంటే పురాతనమైనదా అండి మాకు అవసరమైన వస్తువులు దొరుకుతాయి స్వెటర్లు కానీ లేకపోతే అవునండి అట్లాంటి మార్కెట్ కావాలి ఆహా ఓకే ఢిల్లీ హౌస్ అండి ఢిల్లీ హార్ట్ ఓకే

ఓకే హ ఆహా

ఓకే ఆభరణాలకు అయితేనేమో మీరు చెప్పిన మార్కెట్టు జన్పద్ జన్పద్ మాల్ తర్వాత ఎవైనా బట్టలు వంటివి కొనుక్కోవాలి అంటే మొదటగా మీరు చెప్పారు కదా చాందిని చౌక్ చాందిని చౌక్ బాగుంటుంది అంటారు అదే మేడమ్ ఒక నాలుగు ఎందుకు అంటే నేను ఒక నాలుగు రోజుల్లో వద్దామని అనుకుంటున్నాను నాలుగు రోజులు టూర్ కింద మేము వచ్చే ముందుగా మీకు కాల్ చేస్తామండి మేము బయలుదేరేటప్పుడు బయలుదేరేటప్పుడు కాల్ చేస్తాము వచ్చాక మీరు రిసీవ్ చేసుకొని మాకు చూపించాలండి థ్యాంక్ యూ సో మచ్ బై అండి